మేము న్యాయపరమైన సమస్యలను లాయర్ గారి ద్వారా న్యాయస్థానానికి వెళ్ళి అక్కడ జడ్జి గారి ముందు తీర్పును పొంది ఆ సమస్యలను ఎదురుకొని వాటిలకి సమస్య యొక్క పరిష్కారాన్ని నేను తెచ్చుకుంటున్నాము భూ సంబంధిత వివాదాలు కుటుంబ విషయాలు వేతనాలు రుణాలు మొదలైన చట్టపరమైన సమస్యలను క్రమబద్ధీకరించడానికి మేము మాయొక్క లాయర్ని సంప్రదించి వాటికి సంబంధించిన శిక్షణల ద్వారా వారికి ఏ ఏ సెక్షన్ల యందు ఏమేమి న్యాయం జరుగుతుందో దాన్ని లాయర్ గారి ద్వారా తెలుసుకొని వారిని సంప్రదించి తద్వారా న్యాయస్థానానికి వెళ్ళి దానిపైన ఆ సమస్యల యొక్క పరిష్కారాన్ని మేము పొందుతున్నాము ఈ విషయాలలో న్యాయస్థానమందు మాకు చాలా మంచి విషయాలను మా లాయర్ గారు తెలియజేస్తూ ఉంటారు